తెలుగు మాట్లాడేవారు సలహాలు ఇవ్వడానికి లేదా జ్ఞానాన్ని పంచుకోవడానికి సామెతలు పదబంధాలు లేదా పోలికలను చాలా రకాలుగా ఉపయోగిస్తారు ఇవి వారి సంస్కృతిలో లోతుగా పాతుకుపోయినవి మరియు తరచుగా సంభాషణలో సహజంగా వస్తాయి సామెతలు తరచుగా జీవిత సం సత్యాలను లేదా నైతిక పాఠాలను క్లుప్తంగా శక్తివంతంగా చెప్పడానికి ఉపయోగిస్తారు ఉదాహరణకు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అంటే సమయం మించిపోయాక చర్య తీసుకోవడం దీనిని ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేసిన తర్వాత లేదా నష్టం వాటిల్లీనప్పుడు తర్వాత పరిష్కార పరిష్కరించడానికి ప్రయత్నించినప్పుడు ఉపయోగిస్తారు కొన్ని పదబంధాలు ఒక నిర్దిష్ట పరిస్థితిని లేదా ఆలోచనను వ్యక్తీకరించిన వ్యక్తీకరించడానికి ఉపయోగిస్తారు ఉదాహరణకు కంటికి రిప్పలా కాపాడుకోవడం అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవడం దీనిని ఒక వ్యక్తి తమ పిల్లలను లేదా విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకున్నప్పుడు ఉపయోగించవచ్చు తల మీద పెట్టుకోవడం అంటే చాలా ముఖ్యమైనదిగా లేదా విలువైనదిగా భావించడం